మా ఊళ్ళో వెంకట దుర్గ అనేసి ఒక షాప్ ఉంటుందండి బట్టల షాపు అందులో నేను ఒక చీర కొనుక్కున్నాను అది రెండువేల రూపాయలు మంచి మెరూన్ కలర్ చీరనమాట అదైతే నాకు చాలా బాగా నచ్చింది నేనది కట్టుకున్నాను నేను కట్టుకుని ఫంక్షన్కి వెళ్తే అండి అందరూ చాలా బాగుందనేసి పొగిడారు నిజంగానే అదైతే తిక్ కలర్ కలర్ దిగిపోద్దేమో అనుకున్నాను కానీ చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం కలర్ కూడా అస్సలు దిగలేదు నేను ఇప్పుడుకొచ్చి దాన్ని ఒక ఐదు సార్లు కట్టుకున్నా కాని కొంచెం కూడా కలర్ దిగలేదనమాట మంచి గ్రీన్ కలర్ అంచుతో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు నాకైతే నేను కొంచెం తెల్లగా ఉంటాను కాబట్టి ఆ చీర కట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడిగారు నిజంగా ఈ చీరకి ఆయా రేటు అనేది అంటే రెండువేలు అనేది చాలా తక్కువే అనిపించింది ఎందుకంటే రిచ్గా ఉందనమాట మధ్యమధ్యలో మామిడి పిందెలు అలాగొచ్చి బోర్డర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చి చాలా బాగుందనమాట నేనైతే ఇది కొనుక్కున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను